ఇక్కడ ప్రతీ సంవత్సరము దర్గాలోని బారాషాహీద్ అని అంటారు ఆ దర్గాను తర్వాత అక్కడ నెల్లూరు చెరువులోని హరిత టూరిజం వారు బోట్ షికార్ను నిర్వహిస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ రొట్టెర్ల పండగ అనేది చాలా చాలా పురాతనమైన పండుగగా దీన్ని వ్యవహరిస్తారు వారం రోజులు జరుగుతుంది ఈ పండగ అనేక రకములైన సంతానం కోసం చదువు కోసం సౌభాగ్యం కోసం అన్నిటికీ మొక్కు మొక్కుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అనే పాటలు పాడే అతను జన్మస్థలమైన నెల్లూరు ఈ గ్రామం ఇక్కడ్నుంచే వెళ్ళి తను చెన్నైలో స్థిరపడి పాటల రంగంలో అభివృద్ధిగా రానిచ్చారు